హలో అండి నా పేరు ప్రత్యూష నేను అమెజాన్ నుంచి ఒక నెక్లెస్ ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన వారం రోజులకి నాకు నెక్లెస్ డెలివరీ అయ్యింది నేను డెలివరీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా నెక్లెస్ చాలా బాగుంది అండి నేను టూ టైమ్స్ యూజ్ చేసాను నెక్లెస్ని తరువాత సారి యూస్ చేద్దాం అన్నప్పటికి కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేసింది అండి బ్లాక్ కలర్లో రావడం కాకుండా చైన్ అనేది కొంచెం లూజ్ అయిపోయింది అండి ఫస్ట్లో పెట్టుకున్నప్పుడు బాగా ఉంది తరువాత లూజ్ అయిపోవడం కలర్ మారిపోయి బ్లాక్ కలర్లో రావడం జరిగిందండి నాకు అయితే రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి త్రీ ఇస్తాను అండి ఎందుకంటే చాలా బాగుంది అండి నేను చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను నాకు చాలా నచ్చింది అదే సమయంలో ఇంత త్వరగా చైన్ లూజ్ అయిపోవడం బ్లాక్ అయిపోవడం అన్నది నాకు చాలా బాధగా అనిపించిందండి థ్యాంక్ యూ